ప్రతీ రెస్టారెంట్కి నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను అండి నేను మీ రెస్టారెంట్ రేటింగ్ చూశాను ఈ మీ రెస్టారెంట్లో రేటింగ్ చాలా బాగుందండి సో నేను మీకు కాల్ చేసి ఒక చికెన్ ఫ్రై బిడ్ బిర్యానీ ఆర్డర్ పెడుదామని అనుకుంటున్నాను అందులో హాట్ కొంచెం ఎక్కువగా తగిలించి చికెన్ ఫ్రై బిడ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ప్రిపేర్ చెయ్యండి ఫుల్ ఫుల్ ఇవ్వండి చికెన్ ఫ్రై బిడ్ బిర్యానీ ఫుల్ ఇవ్వండి ప్లస్ రెండు కోక్ బాటిల్స్ కూడా దానితో పంపించండి మీ రెస్టారెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి ఎంతో మంది మీకు మీ రెస్టారెంట్లో ఈ ఫ్రై బిడ్ బిర్యానీ కానీ లేకపోతే ఈ మిగతా ఈ స్టార్టర్స్ కానీ ఇవన్ని చాలా మంది తీసుకుంటున్నారు నాకు కావాల్సిన పదార్ధాలు అయితే మీకు చెప్పానండి మీరు దయచేసి ఎమన్నా తగ్గించగలిగితే తగ్గించండి నాకు ఒక హాఫ్ ఎన్ హావర్లో ఫుడ్ డెలివరీ చెయ్యాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి సో మర్చిపోకండి ఆర్డర్ అనేది ఏమిటంటే చికెన్ ఫ్రై బిడ్ బిర్యానీ విత్ టూ కోక్ బాటిల్స్ స్పైస్ అవి ఎక్సట్రా స్పైస్ వెయ్యండి ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇవ్వండి మర్చిపోకండి